మేము ఉండే దగ్గర ముఖ్యం ప్రధాన ప్రధాన పాత్ర పోషించే పోషించే సందర్భాలు పండుగలు చాలా ఉన్నాయి నృత్యం అనేది ప్రధాన ప్రధాన ప్రధానంగా చూస్తాం మేము అంటే భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్యం నృత్య వృత్తులను భారతీయ నాట్యం భారతీయ నృత్యం అంటారు దేశంలో అనేక నాటారిత్యలు కా కనిపిస్తాయి కనిపిస్తాయి మా సమూహంలో నృత్యం ప్రధానంగా పాత్ర పోషించేస్తుంది పోషించిన సందర్భం ఏంటంటే పండుగలు దసరా పండుగ కాని గణ వినాయక చవితి కాని ఏ పండుగ వచ్చినా సరే నృత్యాన్ని ప్రదర్శిస్తారు దేవుడి ముందు నృత్యాన్ని చేసి నృత్యం చేస్తారు భరతనాట్యం కాని కూచిపూడి కాని అందరం సమానంగా వెళ్ళి అందరం సమానంగా పాల్గొని నృత్యాన్ని నృత్యం చేస్తాము నృత్యం చేస్తాము నృత్యం చేసేటప్పుడు ఆనంద ఆ నృత్యం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంకా మా ఇంటి దగ్గర ఉండే అక్కలు కాని పెద్దలు కానీ అందరూ దీనిలో పాల్గొని పాల్గొని ఏదైనా పండుగలు కాని పెళ్ళిళ్ళు కాని చిన్న చిన్న చిన్న చిన్న పండుగలు అయినా సరే నృత్యాన్ని నృత్యం చేసి అందరూ ఆనందంగా ఆనందంగా నృత్యం చేస్తాము ఏ పండుగ అయినా సరే చిన్న పండుగ అయినా సరే పెద్ద పండుగ అయినా సరే ఏ పండుగ వచ్చినా సరే పెళ్ళిళ్ళు అయినా పేరంటాలు అయినా ఏ ఏదైనా సరే ఎప్పుడైనా సరే నృత్యానికి కాదనే వాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ నృత్యం బాగా చేస్తారు మేము అందరం కలిసి మెలిసి నృత్యాన్ని నేర్చుకొని పండుగ ముందు రోజు కానీ ఎక్కడన్నా కాని నేర్చుకొని ఆ పండుగ రోజు దేవుడు ముందు ప్రదర్శిస్తాము అందరూ మెచ్చుకునేలా మెచ్చుకునేలా చేస్తాము అండ్ నే మా సమూహంలో అందరం కలిసిమెలిసి నృత్యాన్ని పాల్గొని అందరం అందరం నృత్యాన్ని చేస్తాము పండగలకు కానీ ఏ పండుగ అయినా సరే ప్రత్యేక పండుగని కాకపోయినా సరే దసరా కాని వినాయక చవితి గాని ఉగాది కాని శ్రీరామనమి కాని శివరాత్రి కానీ ఏ పండుగకు అయినా సరే దానికి తగినట్టుగా నృత్యాన్ని ప్రదర్శిస్తాము మేము అందరికీ అవహానగ అవగాహన కలగాలని శివరాత్రి ఉంటే శివరాత్రి రోజు ఏం జరిగిందో దాన్ని నృత్య రూపంలో అందరికీ చూపించి అందరికీ అవగాహ అవగాహన కలిగిస్తాము